సార్ వీరభద్రరెడ్డి ట్రావెల్ ఏజెన్సీ అండి సార్ మేము ఇలాగ మా కుటుంబంతో కలిసి కాకినాడ నుండి ద్రాక్షారామం గుడికి వెళ్ళాలండి మామూలుగా ఎంత అవుద్ది అండి అక్కడికి వెళ్ళడానికి మేము ఆరుగురు వస్తునాం అండి మాకు రేపు రేపు కానీ ఎల్లుండి కానీ మీ క్యాబ్ ఎప్పుడు అందుబాటులో ఉంది అని చెప్తారు అంటే ఎల్లుండి అయితే ఉంది అండి అదే ఎల్లుండి తెల్లవారుజామున నాలుగు గంటలకి మాకు రమ్మంటే మా నేను మా ఇంటి అడ్రస్ మీకు లొకేషన్ పంపుతాను వాట్సాప్ చేస్తాను మాకు అవి ఏంటంటే తెల్లవారు జామున నాలుగు గంటలకు వచ్చేయాలి అండి మాకు అవునండి ఎందుకంటే మేము అక్కడ లేదండి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావాలండి నాలుగు గంటలకు వచ్చిన కూడా ఐదు గంటలకి అలా బయలుదేరుతాం అండి అక్కడికి వెళ్ళడానికి గంట కదా దాక్షారామం కదండి వెళ్ళేది రోడ్డు గట్ట అన్ని బాగా కదండి ఉంటాయి సరే అండి అయితే ఐదు నుంచి వెళ్తారు కాబట్టి నేను తె తెల్లవారుజామున నాలుగు గంటలకి వచ్చేయండి

మీకు ఏమి ఇది అది ఎంతో అవుద్ది చెప్పారు అంటే కొంచెం మేం కూడా చూసుకోవడానికి అక్కడ ద్రాక్షారామంలో ఒకరోజు ఉంటాం అండి పొద్దున వెళ్ళి సాయంకాలానికి వస్తాం అండి సరే అండి రెండు వందలు కదండి సరే అండి మీ అడ్రస్ పెట్టండి వాట్సాప్ చేస్తాను అడ్రస్కు మేము వాట్సప్ చేస్తే మీరు నాకు ఏదో ఒకటి చెప్పండి ఎక్కడికి రావాలి నేను ఎక్కడికి రావాలి మీకు చెప్తాను అండి ఓకే అండి ఉంటాను సార్